నమస్తే సార్ చెప్పండి ఏం కావాలి ఓ తప్పకుండా లోపలికి రండి సార్ మా దగ్గర చాలా రకాల బూట్లు ఉన్నాయి మీకు చూపిస్తాము రండి లోపలికి రండి సార్ చెప్పండి సార్ ఏం కావాలి మీకు పిల్లలకి ఉన్నాయండి పెద్దలకి ఉన్నాయండి స్త్రీలకి ఉన్నాయండి అందరికీ ఉన్నాయండి ఇప్పుడు మీ యొక్క కాలు కొలత ఎంతండీ ఎనిమిదా అండి మీ పిల్లల కాలు కొలత ఎంతండీ అవునా అండి సరే అండి మా దగ్గర ఉన్నటువంటి బూట్లు మీకు చూపిస్తాం అండి దాంట్లో మీకు నచ్చిన బూట్లు ఎంచుకుని మీరు చూసుకోండి ఒకసారి ఏవండీ రేట్లు చాలా తక్కువ ధరలోనే ఉంటాయి సార్ అందుబాటు లోనే ఉంటాయి మా దగ్గర మంచి నాణ్యత గల బూట్లు ఉంటాయి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్లినా కాని బూట్లు మీకు అంత మంచి నాణ్యత గల బూట్లు మీకు దొరకవు మీరు ఒకసారి చూస్తే మీకే అర్ధం అవుతుంది సార్ మేము చూపిస్తాం మీరు చూడండి సార్ మీకు చెప్తాము సార్ ప్రతి దాని ధర మీకు చెప్తాము ఇదిగో ఈ యొక్క బూట్ల ధర అయితే మీకు పది వేల దాకా పడుతుంది సార్ అదే ఈ బూట్ల ధర అయితే మీకు అయిదు వేల దాకా పడుతుంది అండి అంటే ఈ యొక్క కొలత మారే కొద్దీ ధర యొక్క కూడా మారుతూ ఉంటుంది సో మీకు కావాల్సింది చూసుకోండి మీ పిల్లలకి కూడా మేము చూపిస్తాము ముందు మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ పిల్లలకి చూపిస్తాము అండి అలాగేనా సార్ చూడండి ఈ బూట్లు మీకు మీకు ఈ బూట్లలో ఏయే బూట్లు నచ్చినయో చెప్తే ఆ బూట్లు మేము పక్కకి పెడతాము తర్వాత మీ పిల్లలకు చూపిస్తాను అలాగేనండి ఇది పక్కకి పెట్టాను అండి ఇప్పుడు మీ పిల్లల కొలతలు చెప్పండి సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లల కొలతలు చెప్తే నేను ఆ కొలతలు బట్టి మీకు బూట్లు చూపిస్తాను అలాగే సార్ పన్నెండులో అయితే చాలా తక్కువ బూట్లు ఉంటాయండి ఎందుకంటే అది చాలా పెద్ద కొలత కాబట్టి మీకు చూపిస్తాను మీకు నచ్చితే తీసుకోండి దాని ధర కూడా చాలా తక్కువ అలాగేనండి చూడండి ఇవి బూట్లు అయితే మీకు అయిదు వేలు పడుతుంది అండి ఇవి అయితే మీకు మూడు వేల అయిదు వందలు పడుతుంది అండి ఇవి అయితే మీకు రెండు వేల అయిదు వందలే పడుతుంది అండి కాకపోతే కొంచెం తక్కువ నాణ్యత కలిగినవి ఇవి మీరు మీరు అయితే ఎక్కువ నాణ్యత వాడతారు కాబట్టి ఎక్కువ నాణ్యతే చూపిస్తాను చూసుకోండి ఆల్రెడీ మీకు చాలా తక్కువ ధరే చెప్పాను సార్ మీరు ఇదే బూట్లను వేరే షాప్లో అడిగితే కనుక దీనికి దీని యొక్క ధర దగ్గర దగ్గర అక్కడ ఆరు వేల దాకా తీసుకుంటారు అండి కానీ మన షాప్లో దీని యొక్క ధర మూడు వేల అయిదు వందలు మాత్రమే అండి ఈ యొక్క బూట్ల ధర ఈ బూట్లు ప్యాక్ చేయమంటారా సార్ ఓకే సార్ ధన్యవాదాలు సార్ మీరు మా షాప్కి వచ్చి మా షాప్లో బూట్లు కొనుగోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు మరల విచ్చేయాలని మేము కోరుకుంటున్నాము సార్ ధన్యవాదాలు సార్